జుపిటర్ బైక్ షో రూ బైక్ షో రూమా అండి మేము జుపిటర్ది ఒక బైక్ తీసుకుందాం అనుకుంటాం అండి అది కొంచెం రేటు దాని ఫీచర్స్ ఎట్లా ఉందో అది కొంచెం చెప్తారా

సెవెంటీ ఎయిట్ తౌజనా అండి నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉందండి కానీ ఇది మైలేజ్ గిలెజ్ ఇవి చెప్పండండి మైలేజ్ ఎంత ఇస్తుందండి ఫార్టీ ఫైవ్ ఇస్తుందా అండి ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకేం ఫీచర్స్ ఓకే అండి అచ్చా అండి ఇది సర్వీసెస్ కూడా ఉంటుందా అండి ఇట్లా వారంటీస్లో వారంటీ వన్ ఇయర్ వరకు ఇట్లా సర్వీస్ కూడా ఇస్తారా అండి ఫైవ్ ఇయర్స్ వారంటీయా అండి అచ్చ అచ్చ ఇప్పుడు మేము ఈయమ్ఐలో తీసుకుందాం అనుకుంటునాము ఈయమ్ఐ ప్లాన్స్ ఏందో చెప్తే అంటే రేట్ కొంచెం ప్రెజెంట్ అంత లేవు బల్క్గానే డైరెక్ట్ క్యాష్ లేవు ఈయమ్ఐ చెప్తే ప్లాన్స్ దాని బట్టి డిసైడ్ చేస్తాం అండి

అచ్చ అచ్చ అదే చెప్పండి నా డౌన్ పేమెంట్ ఫస్ట్ది కాబట్టి అండి ట్వంటీ ట్వంటీ పెట్టేస్తాం అండి

అచ్చచ్చా ఇది బైక్ అయితే మంచిగనే ఉంటుంది కదండి బైక్ అయితే మంచిగా నే ఉంటుంది కదండి ఏం ప్రాబ్లమ్స్ ఇట్లా ఏం ఉండవు కదా టెస్ట్ డ్రైవ్ చేయచ్చా అండి ఓకే అండి నేను వస్తానండి ఇంకేమన్నా వేరేవి కావాలంటే తీసుకుంటాను సరేండి చాలా ఉన్నాయనుకుంటా ఓకే అండి చూస్తాము ఓకే అండి